హలో మేము గ్యాస్ బుక్ చేసిన వెంటనే మీ గ్యాస్ ఏజెన్సీ స్పందించి గ్యాస్ సిలిండర్ను సరైన కాలానికి పంపించారు మీ సేవలు అద్భుతంగా ఉన్నాయి ముందరి రోజుల్లో కూడా మీ సేవలు ఇలాగే కొనసాగించగలరు మీ అద్భుతమైన సేవలకు కృతజ్ఞతలు తెలపాలని అనుకుంటున్నాను